తెలుగు అనేది ప్రాచీన ప్రాం ప్రాంతీయ భాష ఇది ఎంతోమంది తొందరగా నేర్చుకుంటారు తెలుగు అనేది తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం పాకుతుంది ఈ మధ్య తెలుగు ఎందరో ఇష్టంగా మాట్లాడతారు తెలుగులో ఎంతోమంది కవులు ఉన్నారు తెలుగు రచయితలు దేశం గొప్పలు గొప్పలు చెప్పుకోదగిన రచయితలు ఉన్నారు తెలుగులో ఇన్ని వాక్యాలు నవలలు ఇలా ఎన్నో రాశారు వాటిని చదివితే చాలా ఆనందం భరితులవుతారు ఎవరైనా తెలుగు అనేది దేశం రాష్ట్రానికి పరిమితం కాకుండా ఈ మధ్య ప్ర ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు ప్రజలు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నారు దాని వలన ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు తెలుగు యొక్క గొప్పతనం బయటపడుతుంది తెలుగు యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు కూడా తెలుస్తుంది తెలుగు తెలుగు ఇప్పుడు అంతరించిపోతున్న తెలుగు రాష్ట్రాల తప్ప మిగతా వాటిలో లేదని అంటారు కొంతమంది కానీ అది కాదు తెలుగు అనేది ఈ రాష్ట్రాలకు ప్రపంచ దేశాల్లో కూడా అమెరికా యూకే ఇలాంటి దేశాల్లో కూడా తెలుగు అనేది ఎంతో గొప్పగా ప్రాచుర్యం చెందుతుంది తెలుగు అంటే క కవులు రచయితలు ఇవే కాకుండా తెలుగులో ఒకరి భావాలు చెప్పడం అంటే అదేదో గొప్ప ఆనందం తెలుగు మాట్లాడ తెలుగు మాట్లాడడం పోలిస్తే ఆంగ్లంలో ఆంగ్లంలో మన బాధల్ని సంతోషాన్ని అంత బాగా చెప్పలేము కానీ తెలుగులో మాత్రం మనం ఏ మనం ఏమనుకుంటామో మన భావం ఏంటో అనేది స్పష్టంగా తెలుగులో చెప్పగలం దానికున్న తెలుగుకు ఉన్న ప్రాధాన్యత అన్నిటితో పోలిస్తే చాలా తేడా ఎందరో కవులు ఎందరో మహానీయుల కవలన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని అంటే ఎన్ని భాషలు ఉన్నాకాని తెలుగు తెలుగు అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది తెలుగుకి తెలుగు అన్ని అన్ని భాషలున్నా తెలుగులో తెలుగు భాషలో ఏదో గొప్పతనం దాగి ఉందని దాని అర్థం